హలో చెప్పండి ఉన్నాయండి మా రెస్టారెంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్స్ ఉన్నాయి మీకు ఏ టైప్లో కావాలండి అంటే ఫ్యాన్స్లోనా ఫిష్లోనా క్రాబ్స్ దేంట్లో వెరైటీస్ ఫిష్లో అంటే ఫ్రై సూప్ ఉంది బిర్యానీ ఉంది ఫిప్ బిర్యానీ ఫిష్ బిర్యానీకి వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి ఫైవ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సూప్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే మీరు ఫ్యామిలీ ప్యాకా తింటారా లేక పార్సిలా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి